ఇంగ్లీష్ వ్యామోహం వలన ఇంగ్లీషు ప్రాథమిక స్థాయి నుండి బోధన మాధ్యమంగా ప్రత్యేకించి ప్రైవేటు పాఠశాలలలో బలపడింది ఆధునిక ప్రసార మాధ్యమాలు సినిమాలలో వాడే తెలుగులో ఇంగ్లీషు పదాలు పెరుగుతున్నాయి భాషోద్యమంతో ప్రత్యేక రాష్ట్రంగా ఆంధ్రప్రదేశ్ ఏర్పడిన ప్రభుత్వ కార్యకలాపాలలో తెలుగుకు ప్రాధాన్యత రాలేదు ఈ స్థితిని చక్కదిద్దడానికి వ్యక్తులు సంస్థలు కృషి చేస్తున్నారు తెలుగు భాష పరిరక్షణ ధ్యేయంగా ప్ర ప్రత్యేక పత్రికలు పత్రికలలో శీర్షికలు వస్తున్నాయి ఈనాడు సంస్థ మాసపత్రికలో తెలుగు వెలుగు అనే శీర్షిక అంతర్జాల పత్రిక తెలుగు పత్రికలో తెలుగు ఈ అనే శీర్షిక తెలుగు భాషోద్యమ సమాఖ్య మాస పత్రికలో నడుస్తున్న అనే నడుస్తున్న చరిత్ర అనే శీర్షిక ఆంధ్రభూమి దినపత్రిక శనివారం సంచికలో నుడి అనే శీర్షికలు వెలువడ్డాయి